దోమలు మోసుకు వచ్చే డెంగ్యూ జ్వరం మలేరియా జ్వరం రాకుండా ఎలా అరికట్టాలి అంటే సాయంత్రం సమయంలోనే దోమలు ఎక్కువ వస్తుంటాయి అన్నమాట అంటే ఈ చల్లకాలంలో వర్షాకాలంలో అంటే దోమలు చాలా వరకూ ఇంట్లోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి అది ఎక్కువగా వచ్చేసి ఎవరి మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అంటే చిన్నపిల్లలు అండ్ వయసు అయిన వాళ్ళపైనే ఇప్పుడు మలేరియా మలేరియా డెంగ్యూ అనేది చాలా ప్రమాదకరమైన జ్వరాలు అది వస్తే ఒక పది రోజులు ఇరవై రోజులు వరకు కూడా ఇంకా చాలా ఇబ్బంది పడుతారు పిలకా పిల్లలు కానివ్వండి పెద్దవాళ్ళు కానివ్వండి సాయంత్రం దోమలు ఇంట్లోకి ప్రవేశించకుండా మనం ఆ రోగాల నుంచి ఎలా నివారణ మనం ఎలాంటి చర్యలు తీసుకోవాలి అంటే సాయంత్రం సమయంలో వచ్చేసి డోర్ మ్యాట్స్ వేయడం కానీ కిటికీలకీ విండో మ్యాట్స్ వేయడం కానీ చేయాలి పిల్లలు ఆడుకోవడానికి సాయంత్రం పూట బయట వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫుల్ హ్యాండ్స్ షర్ట్స్ ఫుల్గా పాంట్స్ కవర్ అయ్యేలాగా చర్మం బయట కనిపించకుండా కవర్ అయ్యేలాగా బట్టలు దుస్తులు వేయడానికి ప్రయత్నించండి వయసైనా వాళ్ళకి వచ్చేసి వాళ్ళ చుట్టూ తడిదనం లేకుండా చూసుకోవాలి ఎక్కడైనా మీ ఇంటి చుట్టూ పక్కన ప్రదేశాలలో వచ్చి నీళ్ళు నిల్వ ఉంటే అక్కడ దోమలు గుడ్లు పెట్టి అవి ప్రొడక్షన్ చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ చోటుల్లో నీళ్ళు నిల్వ లేకుండా చూసుకోండి అప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడమూ తడి ప్రదేశం లేకుండా చూసుకోవాలి పొడిగా ఉండాలి ప్రదేశం అప్పుడే దోమలు చాలా వరకూ రావు తర్వాత నేచురల్గానే కొన్ని చిట్కాలు ఉన్నాయి ఈ లిక్విడ్స్ ఇవన్నీ వాడితే కొంతమంది పిల్లలకు సెట్ అవ్వదు ఆ పొగ కానివ్వండి ఆ కెమికల్ వచ్చి కొంచెం వాళ్ళకి ఇబ్బందిగా ఊపిరితిత్తుల్లో కొంచెం ఇబ్బందిగా నసగా ఉన్నట్టు అనిపిస్తుంది వాళ్ళు ఏం చేయాలి అంటే ఇప్పుడు మీరు వాడి వేసినా లిక్విడ్ బాటిల్ తీసుకోని బాగా వాష్ చేసేసి బాగా కడిగేయండి ఫుల్గా కడిగి వేసి ఒక్క రెండు స్పూన్ కొబ్బరి నూనె తీసుకోని తర్వాత నాలుగు కర్పూరము నాలుగు ఏలకులు రెండు పట్టా దాల్చిన చెక్క తీసుకోని అన్నిటిని పొడి చేసి ఆ నూనెలో బాగా కలిపి వేసి రెండు స్పూన్లు నీళ్ళు కలిపి ఆ లిక్విడ్ బాటిల్లో పోసి మిషన్లో పెట్టి వాడుకున్నారు అంటే చాలా స్మెల్ బాగా మంచి సువాసన వస్తుంది దోమలు కూడా రావు ఆ స్మెల్కి తర్వాత వచ్చేసి మీరు దీపము వెలిగించే ఒక చిన్న దీపము వెలిగించే ధీ దీపాన్ని తీసుకోని దాంట్లో వేపనూనె పోసి దీపము వెలిగించారు అంటే కూడా దోమలు రావు ఇలా చిన్న చిన్న చిట్కాలు పాటించవచ్చు గవర్నమెంట్ కూడా చాలా వరకూ శుభ్రత పరిశుభ్రత ఇవన్నీ ప్రారంభించి ఇంటింటికి వచ్చి వాలెంటీర్స్ వచ్చి మీకు ఎలా ఇంటిపక్కన చుట్టుపక్కల ప్రదేశాలు ఎలా శుభ్రంగా పెట్టుకోవాలి దోమలు రాకుండా ఎలా చేయాలని వాళ్ళు కూడా చాలా వరకూ కృషి చేసి మీకు చాలా చిట్కాలు చెప్తూ ఉంటారు అవన్నీ పాటిస్తేనే మీ దోమల నుంచి చాలా విముక్తి పొందచ్చు ముఖ్యంగా పిల్లల్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పెద్దవాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళకి ఇమ్మ్యూనిటీ పవర్ చాలా తక్కువ ఉండడం వల్ల మీరు పి పె పిల్లల్ని పెద్దవాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకోని వాళ్ళకి మంచి ఆహరం ఇవ్వడం కానీ కూరగాయలు ఫ్రూట్స్ ఇవ్వడం వల్ల కానీ ఎక్కువ ప్రోటీన్స్ కాల్షియమ్స్ ఇవన్నీ తీసుకుంటేనే రోగ నివారణ శక్తీ బాగా పెరుగుతుంది దోమల్ని సాయంత్రం పూటే వస్తుంది కాబట్టి సాయంత్రం జాగ్రత్తగా పిల్లల్ని బయట పంపించేటప్పుడు ఇలాగా బట్టలు ఫుల్గా వేయడమూ ఇలా చేశారు అంటేనే మీరు ని నిరోధించవచ్చు ఇలాంటి అలవాట్లు పాటిస్తే డెంగ్యూ మలేరియా నుంచి మీరు సురక్షితంగా ఉండవచ్చు